హలో నేను మొన్న ఆర్డర్ చేసిన శారీ చాలా బాగుందండి అది చెందేరి సిల్క్ శారీ అండి అది దాని క్లాత్ అయితే చాలా బాగుంది రేట్ కూడా ప్రైజ్ శారీ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి క్లాత్ వైస్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ మరి స్మూత్గా మంచిగా ఉందండి చాల కంఫర్ట్ ఉంది లైట్ వెయిట్గా చాలా బాగుందండి బాగా వీగా లేకుండా బార్డర్ బార్డర్ మటుకైతే చాలా నచ్చిందండి అది చిన్నా బార్డర్తో చిన్న అట్లా ఎంబ్రాయిడింగ్ బార్డర్తోనే చాలా బాగుందండి నాకు సారీ అయితే చాలా ఎక్కు బాగా నచ్చింది కలర్ కూడా చాలా సూట్ అయింది నాకు కలర్ మట్టుకైతే చాలా నచ్చింది ఇంకా దానిలో కలర్స్ వున్నాయి కానీ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు కలర్ కలర్ మరియు క్లాత్ అయితే చాలా నచ్చింది ఎక్సలెంట్ ప్రైజు ప్రైజు బాగుంది ప్లస్ రీజనబుల్ క్లాత్ అండి క్వాంటిటీ కూడా చాలా బాగుంది ప్యూరు చెందిరి చెందేరి కాటన్ శారీ అండి అది చాలా నచ్చింది నాకు బార్డర్ కానీ అన్నీ కానీ రేటు కూడా రీజనబుల్గా ఉంది సాఫ్ట్ సిల్క్ అండి కలర్ బాగుంది అన్నీ బాగున్నాయి చాలా నచ్చింది ఎక్సలెంట్ అండి గుడ్ సూపర్ క్వాలిటీ అండి నాకు బాగా నచ్చింది ఇంకా మేము ఆర్డర్ చేయాలని అనిపిస్తుంది సూపర్ గుడ్ ప్రొడక్ట్స్ అండి మీరు ఆర్డర్ మీ మీవి నాకు బాగా నచ్చాయి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండి